నాకు పెయింటింగ్స్ కొరకు ఇచ్చే అవకాశము కా లభిస్తే మొదటగా నేను ఎంచుకునే దేశం ఫ్రాన్స్ ఎందుకంటే ఫ్రాన్స్ దేశంలో మనకు అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ మనకు లభిస్తాయి అక్కడ మంచి మంచి పెయింటర్స్ కుడా ఉన్నారు తరువాత ఇటలీ జపాన్ చైనా రస్యా యునైటెడ్ స్టేట్స్ యూకె వంటి దేశాలలో కుడా గొప్ప ప్రాచూర్యం పొందినటువా పొందినటువంటి పెయింటింగ్సు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ వీటన్నికంటే ముఖ్యంగా ప్రాన్స్లో వారి యొక్క జీవన శైలి ని ప్ర ప్రతిబింబించేలా వారి యొక్క పెయింటింగ్స్ ఉంటాయి కాబట్టి నేను మొదటగా ప్రాన్స్ వెళ్ళడానికే ఎక్కువగా మబ్బు చూపుతాను